మనం ఇప్పుడు నడిచే కాలంలో మనం మన సంస్కృతిని కానీ మనం ఈ మనం ఈ సమాజానికి మన సంస్కృతిని తెలియజేయాలి తెలియజేయాలంటే మనమైతే గట్టిగా మనం చేయాల్సింది ఏందంటే మనం ఇక్కది నుంచి వెళ్ళి పోయి ఏ ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో బ్రతికిన కానీ మన మాతృబైన మాతృభాష అయినటువంటి తెలుగు భాషనయితే మనం మర్చిపోకుండా నైతే ఉండాలి అలా ఉన్నట్టయితే మనం రాష్ట్రం మన రాష్ట్రపు గొప్ప సంస్కృతి అనేది అక్కడ ఉండే వాళ్ళక్కూడా తెలుస్తుంది ఆటోమేటిక్గా ఏందంటే మనం అక్కడ పోయిన ఆడ కూడా తెలుగు మాట్లాడితే మనకు తెలిసిపోతుంది మనం వచ్చేసి భారతదేశం నుంచి అయితే వచ్చాము అని మనం మాట్లాడే తెలుగు వాళ్ళక్ ఖచ్చితంగా వాళ్ళకు అర్థం కాకపోయిన తెలుగనేది తెలిసిపోతుంది తెలిసిపోవడం వల్ల మనం ఎక్కడికి పోయినాం అనయితే ఒక పదిమందైతే గుర్తుంచుకుంటారు వీళ్ళు భారతదేశం నుంచి వీళ్ళు వచ్చారు అని సో అలానైతే మనం ఉంచుకోవాలి మనం మన సంస్కృతిని కూడా చాలా కాపాడుకుంటూ పోవాలి ఎందుకంటే మన తరతరాల నుంచి ఎల్లి వచ్చినట్లువంటి ఆచారాలు కానీ మన తాతలు ముత్తాతలు నుంచైతే వాళ్ళు వాళ్ళు పాటిచ్చినటువంటి సంస్కృతులు అలాంటివి మనకు మన తాతలు వాళ్ళ డాడులు వాళ్ళ కొడుకులకు ఆ కొడుకులు మన డాడులకు మన డాడులు మనకు నేర్పించినట్లు మనం మన పిల్లలు మా పిల్లలు అట్ల వాళ్ళందరికి నేర్పించుకుంటూ అలా మనమైతే మన సంస్కృతి నైతే కాపాడుకుంటూ అలా వెళ్తేనే మన దేశం అనేది ఏదో ఒక సిచువేషన్లోకానీ నెంబర్ వన్ పొజిషన్లోకైతే మొదటి స్థానానికైతే వస్తుంది అననుకుంటున్న ఖచ్చితంగా వస్తుంది మనందరం ఖచ్చితంగా పాటించడం వలన అది ఖచ్చితంగా సాధ్యమైతే అయితుంది అందువలన మనం చేయాల్సిందేంటంటే మన సంస్కృతినైతే మనం ఎప్పుడైనా ఎంత ఆపదలో ఉన్న మన సంస్కృతనేది మర్చిపోవద్దు అండ్ మరోసారి మన తెలుగు భాషను మనం ఎక్కది నుంచి ఎక్కడికి పోయిననైనా మన తెలుగు భాషను అటువంటి భాషను మనమైతే మర మరవద్దు అలా మరవకపోవడం వల్ల మన తెలుగు భాష యొక గొప్పతనం అనేది మనకు కానీ మన చుట్టుపక్కలుండే వారిక్కూడా అర్థమవుతుంది సో మనమైతే మన తెలుగు భాషనైతే ఎప్పుడైనా మరవకూడదు అండ్ మన సంస్కృతి కూడా మనం ఖచ్చితంగా పాటించుకుంటూ ఉండాలి